విషాద గీతాలు శృంగార గీతాలు ప్రబోధాత్మకంగా ఉండే గీతాలు ఉదాహరణకు శృంగార గీతాలకీ జయదేవన అష్టపదులు ప్రబోధాత్మక గీతాలకి భజగోవిందం శ్లోకాలు అట్లాగే విషాద భావానికి సంబంధించిన గీతాలు కూడా నేను వాటికి అనుగుణంగా నాయొక్క పాట ద్వారా నా గాత్రంలో ఆ భావాలను ఆయా భావాలను వ్యక్తం చేయగలను